కోనసీమ జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యవసాయ ప్రాంతం జిల్లాలోని ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు మరియు పద్ధతులు ఉన్నాయి పంటలు పత్తి కోనసీమ జిల్లాలో పత్తి ప్రధాన పంట జిల్లాలోని మొత్తం వ్యవసాయ భూమిలో సుమారు యాభై శాతం పత్తి కేటాయించబడింది టమోటా కోనసీమ జిల్లాలో టమోటా రెండొవ ప్రధాన పంట జిల్లాలోని మొత్తం వ్యవసాయ భూమిలో సుమారు పదహైదు శాతం టమోటాకు కేటాయించబడింది వరి కోనసీమ జిల్లాలో వరి మూడవ ప్రధాన పంట జిల్లాలో మొత్తం వ్యవసాయ భూమిలో సుమారు పది శాతం వరి పంట కేటాయించబడింది ఇతర పంటలు కోనసీమ జిల్లాలో పంటలు కూడా పండిస్తున్నారు వీటిలో పొగాకు మిరప మొక్కజొన్న సోయాబీన్ మరియు పసుపు ఉన్నాయి పశుసంపద కోడి కోనసీమ జిల్లాలో కోడి పశుసంపద ఒక ముఖ్యమైన ఆదాయ వనర వనరులు జిల్లాలో సుమారు పది మిలియన్లు కోళ్లు ఉన్నాయి ఆవులు కోనసీమ జిల్లాలో ముఖ్యమైన పసు సంపద జిల్లాలో సుమారు ఐదు మిలియన్ల ఆవులు ఉన్నాయి ఇతర పశువులను కోనసీమ జిల్లాలో కూడా పెంచుతున్నారు వీటిల్లో దున్నపోతులు గేదెలు మేకలు మరియు గుర్రాలు ఉన్నాయి నీటి పారుదల కోనసీమ జిల్లాలో నీటిని పారుదల వ్యవసాయం చాలా ముఖ్యమైనది జిల్లాలో